అవును నేను పుస్తక ప్రదర్శనకు వెళ్లాను ఎప్పుడు అంటే నేను పదవ తరగతి చదువుతుంటే మా ఉపాధ్యాయురాలు మాకు పద్యాలను మరియు కవితలను రాయించి అన్ అది ఒక పుస్తకం తయారు చేసి ఆ కవితలన్నీ ఉండేలా ఒక పుస్తకం తయారుచేసి మా నన్ను మరియు నా తోటి విద్యార్థులను మా ఉపాధ్యాయురాలు గొప్ప గొప్ప కవుల దగ్గరికి తీసుక వెళ్ళింది వాళ్ళు ఒక్కొక్క కవిత మరియు పద్యాలు చదువుతుంటే మాకు ఎంతో సంతోషంగా అనిపించింది ఎందుకంటే అవి మేము చాలా కష్టపడి ఇష్టపడి మా నచ్చిన విధంగా రాసి పద్యాన్ని తయారు చేసాము అందులో మాకు నచ్చినవి ఎన్నో ఉన్నాయి అందుకే ఒక్కొక్క కవి వాటిని చదువుతుంటే మాకు ఎంతో నచ్చింది అక్కడ ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని చూసి మేము చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే మేము వాళ్ళు వాళ్లంతా ఎదగకపోయినా వాళ్ళ ముందు ఒక చిన్న పద్యం రాసి మేము వాళ్ళ ముందు నిలబడ్డాము అందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది పుస్తక ప్రదర్శన అనేది ఒక ముఖ్యమైన అంశం మనం ఏదైనా పుస్తకం రాసినప్పుడు దాన్ని ప్రదర్శించడం అంటే నాకు చాలా ఇష్టం